హలో నమస్తే మేడం నా పేరు మాధవిప్రియ మేడం నేను నైన్త్ క్లాస్ తెలుగు మీడియం మీ స్కూల్లోనే చదువుతున్నాను మేడం నాకు టీసీ కావాలి మేడం మా నాన్నగారు సాఫ్ట్ మా నాన్నగారు సాఫ్ట్వేర్ మేడం అందుకు మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ హైదరాబాదు అయింది మేడం అందుకు నాకు టీసీ కావాలి మేడం అవును మేడం తెలుగు మీడియం అవును మేడం

జక్కా మాధవి ప్రియ మేడం అమలాపురం నుంచి మేడం అవును మేడం నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అవును మేడం అవును మేడం సరే మేడం కానీ కొంచెం మాకు ఫాస్ట్గా ఇచ్చేలా చూడండి మేడం సరే మేడం సరే మేడం సరే మేడం కానీ కొంచెం త్వరగా వచ్చేసేలాగా చూడండి మేడం వస్తాను మేడం వస్తాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం